స్టాంపులు నాణ్యాలు సేకరణ చేసుకోవడంలో నిశ్చయించుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ అయితే మన నాణ్యాల పైన మూడు సింహపు గుర్తులు అశోకచక్రం లాంటివి కనిపిస్తు ఉంటాయి ఇంకా మనకు అయితే ఇతర దేశాలలో ఆఫ్రికా యూఎస్ లాంటి వాటిలో డాలర్స్ రూపంలో వెళ్తుంది ఇక్కడ అయితే మనం కాయిన్స్ రూపాయలు అట్లా ఉ వాళ్లు అయితే డాలర్స్ రూపంలో పోగేస్తారు ఇంకా అమౌంట్ అనేది కూడా వాళ్ళు ఎక్కువగా డాలర్స్తో కొలుస్తారు ఇంకా ఎలాంటి స్టాంపులు అయినా కానీ రెండు వందల స్టాంపులు మూడు వందల స్టాంపులు అట్లా కూడా ఉన్నాయి